మా ప్రాంతంలో కళలు చేతి పనులు సినిమాలు ఫ్యాషన్ షోలు ప్రకటనలో ఉపయోగించిన సందర్భాలు ఏమిటి అంటే మొదటగా సినిమాలని అయితే ఏవైనా క్రొత్త సినిమా అనేది విడుదల కానున్నప్పుడు ఆయొక్క సినిమాకు సంబంధించిన పోస్టర్ని కానీ రిలీజ్ చేయడం లేదా ఆ యొక్క అభిమాన సంఘం వారు ఆ యొక్క హీరో యొక్క ఫోటోని పెద్ద కటౌట్లాగా బొమ్మ గీయించి అక్కడ పెట్టడం ఇలాంటి వాటిని బహిరంగంగా పెట్టడం ద్వారా ఉపయోగిస్తారు అలాగే ఫ్యాషన్ షోలు వారు ఎక్కడ పెడితే అక్కడ వారు ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం అలాగే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో స్క్రీన్ వంటిది ఏర్పాటు చేసి దానిపైన వారిది ప్రచారం చేయడం వంటివి చేస్తారు అలాగే కళలు చేతి పనులు చేసేవారు వారు దాన్ని బహిరంగంగా తెలియపరచడానికి వాల్ పోస్టర్స్ లాంటివి అంటించడం ద్వారా వారు వారి వారి చేతి పనులని కూడా వారు అనేక ప్రజలకు తెలియపరచడానికి ఇలాంటి సందర్భాలని వారు వాడుతూ ఉంటారు